నమస్తే అండి అదే మూడు వైట్ నోట్స్లు కావాలి అండి రఫ్ కాదండి షార్ట్ రెండు షార్ట్ నోట్స్లు అండి ఒకటి రెండు లాంగ్ నోట్స్లు ఒకటి షార్ట్ అండి రెండు ఏమో ప్యూర్ వైట్ ఇవ్వండి ఒకటి ఏమో రఫ్ రఫ్గా డల్ వైట్ ఇవ్వండి ఒక్కొక్క బుక్ ఎంత పడుతుంది అండి

హండ్రెడ్ పేజెస్ సరిపోతాయి అండి

ఇం అంతేనండి నోట్స్లు ఇంకా పెన్స్ ఉన్నాయా అండి పెన్స్ ఫైవ్ బ్లూ పెన్స్ ఫైవ్ బ్లాక్ పెన్స్ అండి ట్రయో ఇవ్వండి బ్లాక్ పెన్స్ ఏమో అది ఫైవ్ రూపీస్వి ఉంటాయి కదండి మియావ్ పెన్స్ ఇవ్వండి బ్లూ పెన్స్ ఏమో ఎలాక్స్ కూడా ఇవ్వండి ఎలాక్స్ అండి ఇంకా జామెంట్రీ బాక్స్ ఉందా అండి ఆ జామెంట్రీ బాక్స్ కూడానండి ఇంకా క్లాస్మేటేనండి ఇంకా మళ్ళీ లాంగ్ స్కేల్ అండి డోమ్స్ ఏంటి అండి అక్కర్లేదు అండి ఇంకా షార్ప్నర్స్ ఎరేసర్స్ కూడా ఇవ్వండి ఒక్కొక్కటి పెన్సిలూ అప్సర పెన్సిల్ బాక్స్ ఇవ్వరా

ఎంత అయింది అండి మొత్తానికి జామెంట్రీ బాక్స్ అండి

అయిదు వంద ఆ సరేనండి